నమస్కారం అండి ఏమి కావాలో చెప్తారా అంటే మీకు ఏలాంటిది అండి అంటే ఈ కంపెనీ కావాలని ఏదైన ఉందా లేదంటే మంచి మంచిది ఏదైన ఇవ్వచ్చా తప్పకుండా అండి ఉంటాయి మీకు అంటే ఇప్పుడు సామ్సంగ్ ఉంటాయి అండి రెడ్మీలో ఉన్నాయి రియల్మీ అనే కంపనీలో ఉన్నాయి కాకపోతే ఒప్పో వివో ఇలాగ చాలా ఉన్నాయండి రియల్మీ అని ఉన్నాయి కదండి ఇలా చాలా రకాలు ఉన్నాయి ఇదిగో చూడండి మీ దగ్గర ఒక్కొక్కటి పెడతాను చూద్దురు ఇదిగోండి చూసారుగా సామ్సంగ్ ఇది స్టోరేజు నాలుగు జీబీ వస్తుంది అలాగే ఎ స్టోరేజ్ ఇన్ ఎక్స్టర్నల్ ఏమో ఎయిట్ జీబీ వస్తుంది ఇది పదకొండు వేల ఐదువందలు పడుతుంది సామ్సంగ్ నుంచి ఏంటండి అర్ధం కాలేదు అండి కొంచం ఆఫర్లా అండి ఉన్నాయండి ఉన్నాయండి ఆఫర్లు ఇప్పుడు అంటే మీకు పదిహేడు వేల రూపాయలు పడేది కాస్త మీకు పద్నాలుగు వేల ఐదు వందలకి పదిహేను వేలకు కూడా వచ్చేవి ఉన్నాయండి అవి చూపిస్తాను ఇది చూడండి రియల్మీ కంపెనీ నుండి నార్జో నార్జో ట్వంటీ అంటారు దీన్ని ఇది ఎయిట్ జీబీ స్టోరీస్తో వన్ ట్వంటీ ఎయిట్ ఏమో ఎక్సటర్నల్తో వస్తుంది అండి కెమెరా క్వాలిటీ బాగుంటుంది ఇలా మీకు ఏదైన ఫోన్ ఇలాంటి ఏమి ఇబ్బంది లేకుండా పిక్చర్స్లో కానీ సౌం సౌండ్లో కానీ అలాగే ఏదైన స్టోరేజ్ సినిమాలు ఎక్కించుకుంటంలో కూడా ఇది ఎక్కువగా ఉంది జీబీ మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇది వచ్చి మీకు పద్నాలుగు వేల ఐదు వందలు పడుతుంది ఇంకా ఉన్నాయండి ఇదిగో ఇవి చూడండి వన్ప్లస్ అనేది పద్దెనిమిది వేల రూపాయలు పడుతుంది ఇది కాకపోతే మీకు ఆఫర్లో పదహారు వేలకు వస్తుంది అండి మీరు పదిహేడు వేలులో చూపించమన్నారు అని ఇది చూపించాను మీరు ముందు చూసింది అయితే పదహా పద్నాలుగు వేల ఐదు వందలు ఇప్పుడు ఇది అయితే పద్దెనిమిది వేలు పదహారు వేలకు వస్తుంది ఇంకా చూపించమంటే మీకు సామ్సంగ్ అండి ఉన్నాయండి సామ్సంగ్లో కూడా ఇంకా రకాలు ఉన్నాయి అండి సామ్సంగ్ జె జె థర్టీ ఫోర్ అని లేకపోతే సామ్సంగ్ గెలాక్సీ ఎమ్ థర్టీ వన్ అని ఇది చూడండి గెలాక్సీ ఎమ్ థర్టీ వన్ ఈ గెలాక్సీ ఎమ్ థర్టీ వన్ అనేది కొంచెం రేట్ ఎక్కువ అండి కాకపోతే ఇరవై వేల వరకు ఉందండి ఇది పంతొమ్మిదివేల ఐదు వందలు ఎంతో మీకు వీటి మీది కన్నా చూపించనా రియల్మీ నార్జో ట్వంటీ కూడా దానిలాగ ఉంటుంది అండి కాకపోతే బ్రాండ్ అనేది పెద్దది కాబట్టి మీకు రేట్ అలా కనపడుతుంది అంతే ఫీచర్స్ అనేది దానికి దీనికి కూడా ఒకటే ఫీచర్స్ దానిలో ఎంత అయితే కెమెరా ఉందో దీంట్లో అంతే కెమెరా వస్తుంది స్టోరేజ్ కూడా అంతే వస్తుంది మీ ఇష్టం అండి మీకు ఏది ఇమ్మంటే అదే ఇస్తాను మీకు ఒకవేళ ఈ డబ్బు ఒకేసారి కట్టలేము అనుకుంటే కనుక ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి మీరు సామ్సంగ్ తీసుకునే పని అయితే ఇప్పుడు అంటే ఆఫర్లో ఆ మీకు బజాజ్ కార్డు ఉంటే కనుక అండి మీకు నెలకు మీకు రెండు వేలు రెండు వేల ఐదు వందలు అలా పడుతుంది అండి ఇలాగ మీరు ఒక్క పది నెలలు కట్టాలి అండి లేదు మేము ఫస్ట్ మీకు బజాజ్ ఫస్ట్ డౌన్ పేమెంట్ అనేది అయిదు వేలు ఉంటుంది అండి మీకు ఒకవేళ ఏ బజాజ్ కార్డు లేకపోతే దాని అప్లై చేసి చేయడానికి ఎక్స్ట్రా పదిహేను వందలు అవుతుంది ఉంటే కనుక మీకు పదిహేను వందలు లేకుండా మిగతా ఐదు వేలు కట్టి మీ ఫోన్ తీసుకు వెళ్ళిపోతే ప్రతి నెల మీ అకౌంట్లో నుంచి కట్ అవుతు ఉంటుంది ఒక రెండు వేలు అలా ఏంటండి సరే అండి పెట్టుకుంటారా మీరు ఒకవేళ తీసుకునే పనుంటే కనుక రేపు వచ్చినప్పుడు మీ ఆధార్ కార్డు ఇలా తెచ్చుకుంటే కనుక ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే రేపు వస్తారు కదండి అయితే మీరు పది ఆ టైంలో రండి పర్లేదు పది పదున్నరా నా ఫోన్ నా విసిటింగ్ కార్డు ఇదిగోండి దీనికి ఒక మీరు తొందరగా వచ్చే పనైతే దీనికి ఫోన్ చేయండి సరే ట్రూకాలర్ సరే సరే అండి